హలో అండి నమస్తే నా పేరు వైశాలి మాది సింగపూర్ నేను న్యూయార్క్ నుండి ప్యారిస్ వరకు ప్రయాణం విమానంలో చెయ్యాలనుకుంటున్నాను ఈ ప్రయాణంలో మేము మా సామాను కూడా తీసుకువస్తాము దీనికి అనుమతి ఉందా అలాగే మీరు మేము తీసుకువచ్చే సమానానికి ఎంత భత్యం తీసుకుంటారు అలాగే ఎంత మొత్తంలో సామాను క్యారీ చెయ్యవచ్చో కొంచెం సమాచారం మాకు తెలియజేయగలరా